అవును ఏం కావాలి ఓకే ఉన్నాయి ఒక్కటి ట్వంటీ అదే ఎక్కువ తీసుకుంటే డిస్కౌంట్ చేసి ఇస్తాను

సేమ్ ప్రైజ్ అన్నిటికి సేమే ఓకే ఒక ఫైవ్ హండ్రెడ్ అవుతుంది

డిస్కౌంట్ వచ్చేసి ఫోర్ అండ్రెడు ఫోర్ అండ్రెడు డిస్కౌంట్ చాలా తక్కువే తీసుకున్నా సార్ ఫోర్ ఫిఫ్టీకొస్తాయి మీకు ఎక్కువ తీసుకుంటున్నావు కాబట్టి ఫోర్ హండ్రెడ్కి ఇస్తా మాది చాక్ బాక్స్ లేజర్స్ ఏమైనా కావాలా పెన్లు ఓకే ఓకే కంబాస్ జామెంట్రీ బాక్స్ పెన్సిల్ ఎరేజర్ షార్ప్నర్ పెన్స్ అన్నీ దొరుకు ఏమంటారు మార్కు అన్నీ దొరుకుతాయి సార్ మన షాప్లో జామెంట్రీ బాక్సు ఫిఫ్టీ రుపీసు ఒకటి ఫిఫ్టీ అదే ఎక్కువ మొత్తం ప్యాకెట్టు తీసుకుంటే టు హాండ్రెడు టు ఫైవ్ వస్తాయి ఒకటి ఫ్రీ అన్నమాట ఫోర్కి అవునా చేస్తా సార్ ఇచ్చేయండి వేస్తా డిస్కౌంటు ప్రైజు టూ హండ్రెడు ఒకటి ఫ్రీగా ఇస్తాం సార్ ఫైవ్ తీసుకుంటారా అవును టెన్నా ఇవన్నీ టూ తౌజండ్ అవుతాయి నా ఎయిటీన్ హండ్రెడ్కి ఇచ్చేస్తాము అది చాలా తక్కువ అవుతుంది సార్ త్రీ తౌజండ్ నాకు తెలుస్తుంది మన షాప్కి త్రీ తౌసండ్ వస్తాయి నువ్వు ఓల్డ్ కస్టమర్ కాబట్టి ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఇచ్చేస్తా ఓకే త్యాంక్ యూ